ఓటు అనేది చాలా కీలకం ఓటు ఒక ప్రభుత్వాన్ని నియమిస్తుంది ఆ ప్రభుత్వమే మన సమాజాన్ని పరిపాలిస్తుంది కాబట్టి మన ఓటు హక్కుని మనం జాగ్రత్తగా వినియోగించుకోవాలి మనం ఓటు ఎవరికి ఓటు వేస్తున్నాము ఎవరికి ఓటు వేయాలి ఎందుకోసం ఓటు వేయాలి వాళ్ళు డబ్బుతో కొంటున్న ఓటుని జాగ్రత్తగా మనం గమనించాలి వారు డబ్బుతో ఓటు కొన్నారు అంటే ఖచ్చితంగా ఆ ఓటు తిరిగి మళ్ళీ సంపాదించుకోగలుగుతారు ఆ డబ్బుని ఒకటికి రెండింతలు సంపాదిస్తారు ఓటు అనేది మన భవిష్యత్తును మార్చాలి మన తరతరాాల భవిష్యత్తుని కూడా ఓటే మారుస్తుంది ఐదు సంవత్సరాలకి ఒకసారి మనం వేసే ఓటు ఎందుకు ఓటు వేయాలని జాగ్రత్తగా ఆలోచించాలి ఓటు వేసి మన భవిష్యత్తును మనమే మార్చుకోవాలి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అందుకోసమే ఓటు వేయాలి